నేను కాకినాడ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను నాకు జీవితంలో చాలా విషయాలు ముఖ్యం అయితే నేను దేనికి అన్నింటికంటే ఎక్కువ విలువ ఇస్తానంటే విద్యకు నాకు చిన్నప్పటినుండి విద్య అంటే చాలా ఇష్టం నాకు నేర్చుకోవడం కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది నేను ఒక మంచి విద్యను పొందాలని కోరుకుంటున్నాను తద్వారా నా జీవితంలో నేను ఏదైనా సాధించగలను నాకు విద్య ముఖ్యం ఎందుకంటే విద్య నాకు ఒక మంచి జీవితాన్ని కల్పిస్తుంది విద్యతో నేను ఒక మంచి ఉద్యోగం పొందగలను నాకు మంచి ఆదాయం వస్తుంది నేను నాకు వచ్చిన కొత్త విషయాలను నేర్చుకోవచ్చు విద్య నాకు ఒక మంచి వ్యక్తిగా మారటంతో మారడంలో సహాయపడుతుంది విద్యతో నేను మంచి ఆలోచన విధానం విమర్శనాత్మక ఆలోచనను నేర్చుకోగలను నేను నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత తెలుసుకోగలను విద్య నాకు ఒక మంచి సమాజంలో జీవించడం సహాయపడుతుంది విద్యతో నేను మంచి నైతికత విలువలను నేర్చుకోగలను నేను నా చుట్టూ ఉన్న వారికి సహాయం చేయగలను విద్యా అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది మనకు ఒక మంచి జీవితాన్ని కల్పిస్తుంది మనల్ని మంచి వ్యక్తులుగా మారుస్తుంది మరియు మనల్ని మంచి సమాజంలో జీవించడానికి సహాయపడుతుంది నేను నా జీవితంలో విద్యకు ఎక్కువ విలువ ఇస్తాను నేను ఒక మంచి విద్యను పొందడానికి నా వంతు కృషి చేస్తాను నేను నా జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకుంటున్నాను అందుకు విద్య నాకు ఒక ముఖ్యమైన ఆయుధం అవుతుందని నేను నమ్ముతున్నాను విద్యకు విలువ ఇవ్వడం గురించి కొన్ని ఆలోచనలు ఏమిటంటే విద్యను ఒక అనవసరంగా పరిగణించ విద్యను ఒక అవసరంగా పరిగణించండి ఇది ఒక వరం కాదు లేదా అదృష్టం కాదు ఇది ఒక అవసరం ఇది మనకు మంచి జీవితాన్ని కల్పిస్తుంది విద్యను కష్టపడి పని చేయడానికి ఒక మార్గంగా చూడండి ఇది మనకు ఒక భవిష్యత్తును సృష్టించడానికి సహాయపడుతుంది విద్యను మన జీవితంలో ఇక ముఖ్యమైన భాగంగా చేయండి ఇది మనకు ఒక మంచి వ్యక్తిగా మారడంలో సహాయపడుతుంది